నాకు మాపు మా తోటలో పూలు మొక్కలు కూరగాయల మొక్కలు ఇంకా పండ్లు మొక్కలు మూడు వేయడం చాలా ఇష్టం ఎందుకంటే పూల మొక్కలు మరి ముఖ్యంగా పూలు వికసించినప్పుడు కలిగే సువాసన ఎంతో మధురంగా ఉంటుంది ఆ సువాసన వల్ల గలిగే ఆ పూల పూల తోట ఎంతో అందంగా రంగురంగుల పూలతో ఎంతో అందంగా ఉంటుంది కురు మొక్కలు అనగా పం పూల మొక్కలు అనగా బంతి పువ్వులు ఇంకా గులాబీ పువ్వులు చామంతి పువ్వులు మందార పువ్వులు కొన్ని షో పువ్వు షో ఫ్లవర్స్ పువ్వులు అలా చాలా రకమైన పువ్వులని మనం పెంచుకుంటాము మల్లె పువ్వులు ఇలాంటి రకరకాల పువ్వులు ఒకే చోట తోటలో మనం పెట్టుకున్నప్పుడు వాటి వల్ల కలిగిన ఆ సువాసనలు ఎంతో బాగుంటుంది అలాగే తో ఆ పువ్వుల పైన మన సీతాకోకచిలుకలు తిరుగు అలా అలా తిరుగుతుంటే ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది అలాగే పండ్లు లేదా కూరగాయలు తోట మనం వేసుకున్నప్పుడు వాటిలో ఆ కూరగాయలు కాని పండ్లని కాని మనం ఎంతో ఆస్త అంటే ఇష్టంగా ఆస్వాదిస్తూ ఉంటాము అవి మొక్కలుగా వేసినప్పుడు అవి చిగురించి పువ్వొచ్చి పూతొచ్చినప్పుడు ఎంతో సంతోషంగా అయ్యో నేనేసుకున్న చెట్టు పూలు వచ్చి కాయలవుతున్నాయని సంతోషం ఎంతో ఉంటుంది అలాగే మనం పూల మొక్కలైతే పూలను తెంపడానికి నేనైతే ఎక్కువగా ఇష్టపడను అలా ఆ పూలతోటను చూస్తూ ఎంతో ఎంతో మనసులో సంతోషాన్ని పెంచుకుంటాను కూరగాయల మొక్కలైనా పండ్ల మొక్కలైనా కాని అవి పెట్టి పెరిగి పెద్దగయ్యేంత వరకు చూసి వాటిలో వాటికి వచ్చిన పూలను పండ్లను ఆస్వాదించడం ఎంతో ఇష్టం మన చేతితో పెట్టిన మన మనం మన చేతితో పెట్టిన పండ్లు లేదా కూరగాయలు తినడం ఎంతో టేస్టీగా అనిపిస్తుంది నాకు మా తోటలో పెట్టిన కూరగాయలు అనగా బెండకాయలు టమాటలు ఇంకా కొన్ని కోతిమీర ఆకూరలు ఇలాంటివి అవి మన చే నాచేత్తో నేను చెట్లకు నీళ్లు పోసి అవి తీసుకొని వచ్చి వం వంట చేసుకొని ఎంతో ఆనందంగా తింటాను ఇంకా అలాగే పండ్లు అనగా నేను ఎండాకాలంలో నేను ఎక్కువగా మా తోటలోని చెట్లు రెండు మామిడి చెట్లను ఎంతో ఆశ్వాదిస్తాను ఆ తోటకు ఆ తోటకే ఒక మంచి ఇమేజ్ని ఇస్తాయి అవి ఇంకా ఆ చెట్టుకు పూత కలిగినప్పుడు ఉగాది పండుగ సమయంలో మా చెట్టు నా మా చెట్టుకున్న మామిడి పూతనే అందరూ తీసుకెళ్తూ ఉంటారు అలా వాటిని ఉగాది పచ్చడికి చేసి ఎంజాయ్ చేస్తారు అలాగే మా ఇంట్లో కూడా ఉగాది పండుగ రోజు ఆ చెట్టు పూతనే తీసుకొని మా వాళ్ళు ఉగాది పచ్చడి చేసి మాకు ఇస్తారు ఎంతో సంతోషంగా పచ్చడిని తీ ఆస్వాదిస్తాము అలాగే ఆ పూత కాస్త పెద్దగయి కాయలైనప్పుడు ఎంత బాగుంటుందో పచ్చ మామిడికాయలున్నప్పుడు పచ్చగా ఉన్నప్పుడు వాటిని మేము పచ్చడిగా చేసుకుంటాము అవి పండ్లయినప్పుడు మేము కోసి తింటాము పచ్చ మామిడికాయలను కూడా మేము చాలా హ్యాపీగా వాటిలో కొంచెం ఉప్పు అలా అలా కారం వేసుకొని ఆస్వా అలా ఆస్వాదిస్తూ ఉంటాము ఆ ఎంజాయే వేరు అలాగే తోటలో మనం మనం పెట్టుకునే మన చెట్ల వల్ల చాలా ఉపయోగాలున్నాయి మీరు అంటే నేను కానీ ఎవరైనా కాని అలా తోటలో మనకు నచ్చిన చెట్లను పెంచుకోవడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది